హలో చెప్ అవునండి రెస్టారెంట్ ఓనర్ని మాట్లాడుతున్నాను చెప్పండి ఓకే చికెన్ బిర్యానీ గోబీ నూడిల్స్

బకెట్ బిర్యానీ అన్నీ ఉన్నాయండి మీకేమి కావాలి ఓకే

ఓకే ఓకే

ఓకే అండి అన్నీ పంపిస్తాము

ఓకే అండి ఆర్డర్ బాయ్ నుంచి పంపిస్తామండి ఓకే అండి అడ్వాన్స్ పే కొద్దిగా ఫైవ్ థౌజండ్ దాకా అవుతుందండి అవునండి ఐటమ్స్ అన్నీ చెప్పారు కదండీ ఓకే అండి కం కంపల్సరిగా పంపిస్తాము స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి అండి ప్రాన్స్ ఫ్రై ప్రాన్స్ ఫ్రై ఉంది

లాలీపాప్స్ ఉన్నాయి చికెన్ లాలీపాప్స్ ఓకే అండి పంపిస్తా మీరు కొద్దిగా లిస్ట్ ఇవ్వండి చెప్పేస్తాము ఆర్డర్ ప్రకారం ఇచ్చేస్తామండి ఏమేమి కావాలో చెప్పండి మీరు స్పెషల్ అయితే ఫ్రాన్స్ బిర్యానీ అండి ఇక్కడ ఫేమస్సు బిర్యానీ అండ్ ఫేమస్సు ఆ రెండు ఓకే అండి బాగుంటుందండీ నెంబర్ వన్ రెస్టారెంట్ అండి మాది ఓకే అండి ఓకే అండి థాంక్స్ అండి చేసినందుకు ఓకే అండి